బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కనే వారు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి మొదటిది శారీరకంగా మరియు మానసికంగా సిద్ధంగా ఉండాలి ప్రపంచాన్ని బైక్పై చుట్టడం అంటే మామూలు విషయం కాదు దానికి చాలా గుండెధైర్యం కావాలి అది అవసరం కూడా దీనికోసం మంచి ఆరోగ్యం స్టామినా మరియు ధైర్యం కావాలి ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఒంటరితనాన్ని తట్టుకునే శక్తి ఉండాలి అంతేకాకుండా నా చుట్టూ వేరే వాళ్ళుంటే బాగుంటుందే అనే భావన లేకుండా ఉండాలి మరియు మనసు నిలబద్ధంగా ఉండాలి ఎందుకంటే మార్గం మధ్యలో అనేక అడ్డంకులు వస్తాయి వాటిని తట్టుకుని నిలబడ నిలబడగలిగే శక్తి మనలో ఉండాలి అలాంటప్పుడే మనం బైక్పై ప్రణ ప్రపంచాన్ని చుట్టి రావచ్చు రెండవది సరైన బైక్ ఎంపిక ప్రతి రోడుకి అనుకూలంగా ఉండే బైక్ కావాలి లాంగ్ రైడింగ్కి సౌకర్యవంతమైన సెటప్ ఉండాలి క్రూజర్ లేదా అడ్వెంచర్ బైక్స్ వంటివి మెరుగైన అంశ ఎంపికలు వీటిని మనం ఎంపిక చేసుకోవడం చాలా అవసరం అలాగే వీటి బైక్ మైలేజ్ కానీ మరియు మెయింటెనెన్స్ కానీ సర్వీస్ నెట్వర్క్ కానీ పరిశీలించుకోవాలి ప్రపంచ యాత్రను మనం చుట్టి తిరిగి రావాలంటే వీటన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుని మన బైక్ని సిద్ధంగా ఉంచుకోవాలి మూడవది ట్రావెల్ డాక్యుమెంట్స్ మరియు అనుమతులు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి పాస్పోర్ట్ వీసా అవసరాలపై ముందే రీసెర్చ్ చెయాలి మనం బైక్ యాత్ర మొదలుపెట్టకముందే వీటన్నిటినీ మనం చూసుకోవాలి కర్నేట్ డి ప్యాసేజ్ అనే డాక్యుమెంట్ కొన్ని దేశాల్లో అవసరం ఇది బైక్ను ఒక దేశం నుంచి మరొకదానికి తీసుకెళ్ళందుకు అనుమతిస్తుంది కొన్ని దేశాల్లో మోటార్ సైకిల్ రైడింగ్పై ప్రత్యేక నిబంధనలు ఉంటాయి వాటిని మనం ముందుగానే తెలుసుకోవాలి ఇది ఎంతో అవసరమైన అంశం నాలుగవది ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక బడ్జెట్ ప్లాన్ సిద్ధంగా చేసుకోవాలి వాటిలో ఫ్యూయల్ కానీ ఫుడ్ కానీ లాడ్జింగ్ ఎమర్జెన్సీ ఖర్చులు అన్నీ కలిపి ఉండాలి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి ఇది లేకుంటే మనం బైక్ ప్రపంచ యాత్ర చాలా కష్ట కీలకంమవుతుంది స్పాన్సర్షిప్ బ్రాండ్స్తో భాగస్యామ్యం బ్లాగింగ్ ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు ఇది మనకు ఎంతగానో సహాయం చేస్తుంది ఐదోవది ట్రావెల్ గేర్ అండ్ సురక్షితత హెల్మెట్ లాంటివి లేకుంటే జాకెట్ లేకుంటే గ్లవ్స్ లేదా బూట్లు నీ ప్యాడ్స్ లాంటి రైడింగ్ గేర్ తప్పినిసరి బైక్లో జిపిఎస్ మౌంట్ల టూల్ కిట్స్ స్పేర్ పార్ట్స్ ఉండాలి పవర్ బ్యాంక్ సిమ్ కార్డ్స్ కనెక్టివిటీకి అవసరమైన గ్యాడ్జెట్లు తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ మెడికల్స్ మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి ఆరవది ట్రావెల్ ప్లానింగ్ మరియు దేశాల ఎంపిక వాతావరణ పరిస్థితులు బోర్డర్ క్రాసింగ్ రోడ్ కండిషన్లు గురించి ముందుగా పరిశలించాలి ట్రిప్ను దశాల వారిగా ప్లాన్ చెయ్యాలి ఒకేసారి అంతా కాదు ఐదవది సంస్కృతి మరియు భాష పట్ల గౌరవం స్థానిక భాష రీతులు ఆచారాలను గర్వించాలి అహింస శాంతియుత ప్రయాణం జరగాలి సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండడం మంచిది దీని ద్వారా మీరు ప్ర పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుంది ఎనిమ ఎనిమి ఎనిమిది డిజిటల్ డాక్యుమెంటేషన్ అండ్ సోషల్ మీడియా మీ ప్రయాణాన్ని వీడియోలుగా బ్లాగులుగా డాక్యుమెంట్ చెయ్యండి ఇది ప్రేరణ కూడా ఆదాయ మార్గం కూడా అవుతుంది వీడియో ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సోషల్ మీడియా ప్రమోషన్ నేర్చుకోవడం ఉపయోగపడుతుంది

సంభవించే సవాళ్ళు అనుకోని వాతావరణం యంద్రంలో ఆరోగ్య సమస్యలను చెక్కులు సరిగా లేనిరోళ సంస్కృతయ షాక్ పునిసలో నిలిచిపోవాల్సి రావచ్చు దీనికోసం మీరు మానసికంగా సిద్ధంగా మరియు దృఢంగా ఉండాలి ముగింపు పదవది ముగింపు ప్రపంచాన్ని బైక్పై చూసే అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది ఇది ఒక అడ్వెంచర్ కాదు ఇది స్వీయ అవగాహనకు దారి తీసే ఒక ప్రయాణం పద్ధతిగా ప్లాన్ చేసి ధైర్యంగా మొదలు పెట్టండి మీరు కలను నిజం చేయగలరు